నేను నీటి పీడనం అకస్మాత్తుగా పడిపోవడం గమనించినప్పుడు నేను అను గమనిస్తే కనుక అది ఎలా నివారిస్తానంటే ఆ మరమత్తులను చూసి తగిన చర్యలు తీసుకోవడం సమస్య ఉందని అక్కడికి వెళ్కుండా జనాలను అరికట్టడం అందరికి తెలియజెప్పడం